ఈ రోజుల్లో పిల్లలు స్క్రీన్లను చూసుకుంటూ ఎక్కువ సమయాన్ని గడుపుతున్నారు బయటకి వెళ్ళి వేరే ఆటలు ఆడుటలేరు దీనివలన మనకి పెద్దగైన తర్వాత ఫ్యూచర్లో చాలా ఇబ్బంది ఎదురుకుంటాము పిల్లలనుంచి ఎలాగంటే వాళ్ళు ఇలాంటి పనులు చేస్తుంటే స్క్రీన్ల ఫోన్లలో

వాళ్ళు చదవడం మీద దృష్టి సాదించరు అలాగే వాళ్ళు ఫ్యూచర్లో ఏ పని చేయరాకుండా అయిపోతారు ఒక గోడకి ఉన్న పిడకలాగా అయిపోతారు ఎలాగంటే ఫోన్ ఉంటే ఇక మన మాటల్ని కూడా వాళ్ళు పట్టించుకోరు దీనివలన మనకి అవసరమున్న సమయంలో వాళ్ళు మన మీద దృష్టి పెట్టరు ఎలాగంటే మన పక్క వారికి ఏమైనా జ్వరం కానీ హార్ట్ ఎటాక్ గానీ వచ్చినప్పుడు వాళ్ళు మనని పట్టించుకోకుండా వాళ్ళవాళ్ళవే పనులు ఫోన్లో చేస్తూనే ఉంటారు మనము చాలా చూస్తున్నాం కూడా బయట ఇలాంటివి మనము నిర్మూలించాలి ఫోన్ల వాడకంని తగ్గించాలి అలాగే చిన్నప్పటినుంచే ఫోన్లు చిన్న పిల్లలకి అలవాటు చేస్తారు ఎలాగంటే అతను చిన్న పిల్లవాడు అన్నం తినకపోయినా గానీ అతనికి ఫోన్ ముంగిట పడేసి